మాకు ఒక కిరాణం షాపు ఉంది దాని నుంచి మేము వేరే వేరే కాడకి పోయి వేరే వేరే కాడకి పోయి సామాను తీసుకొస్తాం మాకు మాకు పడ్డ రేటు తోనే ఇంకొక మేము రెండు రూపాయలు లాభం చూసుకుని అమ్ముతాం కానీ ఇప్పుడు మేము ఆన్లైన్ బుకింగ్ చేస్తే అది వేరే వేరే వస్తువు క్వాలిటీ మంచిగా రాదు అందుకనే మేము వెళ్ళి డైరెక్ట్ షాపులలోవే తెచ్చి అమ్ముతాము మేము అమ్మినప్పుడు కూడా మేము అమ్మినప్పుడు కూడా ఇదేంటి ఇట్లుంది అని కొనుక్కునే వాళ్ళు అందరూ మమ్మల్ని అడుగుతారు కదా అందుకే మేము ఆన్లైన్లో బుకింగ్ చెయ్యము ఏదైనా బుకింగ్ చెయ్యాలి అనుకుంటే ఆన్లైన్లో బుకింగ్ చెయ్యము డైరెక్ట్గా పోయి షాపులకు వెళ్ళి షాపులకు వెళ్ళి డైరెక్ట్ తెచ్చుకుంటాము ఆన్లైన్లో కన్నా షాపులోనే తీసుకోవాలి ఆన్లైన్లో తీసుకున్న డ్రెస్సులు గానీ ఏమైనా ఇతర వస్తువులు కూడా మనం తీసుకుందాం అనుకుంటే షాపులల్లో వెళ్ళి తీసుకోవాలి ఆన్లైన్లో మనం తీసుకుంటే అది మనకి క్లాలిటీ క్వాలిటీ తెలవదు కదా అందుకే మనం షాపులో వెల్తే క్వాలిటీ ఏంటిది అది ఏంటిది ఇది ఏంటిది అని అన్నీ అడుగుతాం కదా క్వాలిటీ ఎంతుంటది మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తే అది వన్ నైన్టీ నైన్ ఉంటే వన్ నైన్టీ నైన్ పట్టి తీసుకుంటాం కదా అదే మనం షాపులోకి పోతే వన్ నైన్టీ నైన్ ఉంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్కి ఇచ్చి అట్లా ఈయమని అడుగుతాం కదా మనం షాపులలోకి వెళ్తే ఇప్పుడు మాకు సపోజ్ మాకు ఒక్క కిరాణ షాప్ ఉంది మాకు ఆడ ఒక వన్ కేజీ షుగర్ ఒక ఫిఫ్టీ రూపీస్ పడ్డది మేము ఇక్కడికి తెచ్చి ఫిఫ్టీ టూకి అమ్ముతాం సపోజ్ ఫిఫ్టీ టూకి అమ్మితే వాళ్ళు వచ్చి ఒక పావు కేజీ ఇవ్వి అంటారు పావు కేజీల ఫిఫ్టిన్ రూపీస్ అనుకో సపోజ్ అందులోకి వెళ్లి నాకు టువెల్ రూపీస్కి ఇవ్వి అంటారు నాకు పడ్డ రేటే టువల్ అంటే వాళ్ళు నమ్మరు వచ్చి ముసలివాళ్ళు టువల్ రూపీస్కి ఇవ్వరాదు ఏమవుతుంది ఇస్తే టువల్ రూపీస్కి ఇవ్వు అని అంటారు ముసలివాళ్ళు కానీ మాకు పడ్డ రేటే అది అంటే వాళ్ళు వినరు ఇప్పుడు ఆయిల్ ఆయిల్ ప్యాకెట్లు గిట్లా అవన్నీ తీసుకున్నా కానీ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకున్నా గదే రేటు మన ఇంటి దగ్గరకి వెళ్ళి తీసుకు మన ఇంటి దగ్గర ఉన్న షాపులల్లో తీసుకున్నా అదే రేటు కానీ ఎక్కువ మంది రిచ్ పీపుల్స్ డైరెక్ట్గా వెళ్లి సూపర్ మార్కెట్లలో తీసుకొచ్చుకుంటారు అది ఇప్పుడు అందులో వెజిటెబుల్ మార్కెట్స్లలో మనం పెద్ద పెళ్లి ఉంది సపోజ్ పెద్ద పెళ్ళికి పోయి తీసుకుని వస్తే పెద్ద పెళ్ళికి పోయి తీసుకుంటే పొద్దుగాల నాలుగింటికి వెళ్తే కర్త్యా అని ఉంటుంది అప్పుడు చాలా తక్కు తక్కువకి వస్తాయి తరవాత మనం అట్టి టైంలో వెళ్తే అప్పుడు కేజీకి ఎయిటీ ఉంటాయి తరువాత కేజీకి హండ్రడ్ అట్లా దొరుకుతాయి అట్లా దొరికినప్పుడు మనం అట్లా కంటా ఆల్లే తీసుకొచ్చి ఇంక మన విలేజీలల్లో అమ్ముతారు కదా అమ్మినప్పుడు ఇంకా వాళ్ళు ట్వంటీ రూపీస్ ఎక్కువ తీసుకుని అమ్ముతారు విలేజీలల్లో అట్లా కాకుండా మనమే డైైరెక్ట్గా పోయి మన ఊర్లల్లో పండిచ్చేటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి అట్లా తీసుకుని తింటే అది మన ఆరోగ్యానికి చాలా మంచిది